నేను ఆంధ్రాలో పుట్టడం వల్ల తెలుగు నా మదర్ టంగ్ అయ్యింది నాకు తెలుగుతో చాలా మంచి అనుభవముంది తెలుగును చక్కగా మాట్లాడగలను నాకు ఇవన్నీ మా తల్లిగారు నాన్న గారు చాలా చక్కగా నేర్పించారు తెలుగుభాష నిజంగా చాలా గొప్పది ఈ భాష నేర్చుకునేందుకు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది తెలుగువాడినై పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది